హలో మేడం ఏ వెజిటేబుల్స్ కావాలండి మీకు మేడం ప్రెష్గా ఉంటాయి ఎన్నో రకాల కూరగాయలు కూడా ఉంటాయి మేడం రీసెంట్గానే తెచ్చాము రీసెంట్గా తెచ్చినవి ఇక్కడే ఉంటాయి మార్నింగ్ తీసుకొస్తాము మేడం మేము రోజు మీకు ఎలాంటి కూరగాయలు కావాలి మేడం ఉన్నాయి మేడం ఉన్నాయి మేడం అన్ని కూరగాయలు ఉంటాయి మేడం ఇక్కడ ఇంకా మేడం

మేడం ఇంకేమైనా కావాలా మేడం ఓకే మేడం ఉన్నాయి మేడం ఫ్రెష్ మేడం తెల్లగా ఉన్నాయి మేడం సరే మేడం నేను మీరు వచ్చేసరకి ఓకే మేడం మీరు వచ్చేసరికి అన్నీ ప్యాక్ చేసి పెడ్ పెడతాము ఇంకేం కావాలి మేడం క్యారెట్లు ఉన్నాయి మేడం కీరాలు కూడా ఉన్నాయి మేడం ఎంత ఓకే మేడం క్యారెట్లు మేడం ఉన్నాయి మేడం ఓకే మేడం ఇవి మొత్తం క్యాలిక్యులేట్ చేసి పెడతాను మేడం మీరు వచ్చేసి పే చేసి తీసుకెళ్ళండి ఓకే మేడం ఓకే మేడం